అధికంగా బరువు తగ్గడానికి ఏ ఆసనాలు వేస్తే లాభం కలుగుతుందో మేను ఇప్పుడు నీకు సవివరంగా వివరిస్తాను అధికంగా బరువు తగ్గటానికి మనకి టైమ్ ప్రకారం నియమాలుంటే మామూలుగానే తగ్గుతాం టైమ్ ప్రకారం ఆహారం తీసుకుని టైమ్ ప్రకారం నిద్రిస్తే బరువు అదంతట అదే తగ్గుతుంది దీని వలన శరీరానికి ఊరట కలుగుతుంది శరీరానికి ఆరోగ్యకరంగా ఉంటుంది మామూలుగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇది మొత్తానికి లావు పెరగడానికి కూడా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం చేసే టయాన్ని బట్టి మనం నిద్రించే దాన్ని బట్టి కూడా మనకలుగుతుంది ఇది ఎప్పుడైతే మన సాంప్రదాయబద్ధం పద్దతుల్లో మనం పొద్దున్నే నిద్రలేచినెంబటనే కొంచెం గోరు వెచ్చని వాటర్ తీసుకుని మనము ఒక రెండు లీటర్లు గానీ నీళ్ళుగా నీళ్ళు తాగగలితే మన శరీరంలో ఉన్నది మొత్తం మనము విసర్జన చేయగలుగుతాము దీని వలన బరువు తగ్గుతాము లోపల ఉన్న వేస్ట్ మొత్తం పోతుంది అలా కాకోకుండా మనము ఏదో టయానికి తిని ఏదో టయానికి మనం పడుకుని ఏదో టయానికి లేసి మనం చేస్తే ఈ శరీరంలో ఉన్న ఏదైతే అరగకోకుండా ఉన్న ఆహార పదార్ధాలుంటయ్యో అది బరువు రూపంలో మందం మందం పేరుకుపోతుంది అంటే ఆ కొవ్వు కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుపోతుంది దీన్ని మళ్ళా విసర్జించాలంటే మన శరీరంలో ఉన్న శక్తిని వినియోగించాలి ఈ శరీరంలో ఉన్న శక్తిని వినియోగించాలంటే మళ్ళా మనం తీసుకోవాలి తీసుకుని ఇవొచ్చే లోపుకి మనమొక సిస్టమ్ ప్రకారం చేస్తేనే ఇవి మన మనకి విసర్జన జరుగుతుంది లేకపోతే మనకి విసర్జన కూడా లేట్ అవుతుంటుంది దీనివల్ల ముఖ్యంగా నేను చెప్పేదేందంటే టయానికి తిని టయానికి పడుకుని మనం చేయగలిగితే మనకీ బరువనేది రాదు బరువు తగ్గుతుంది నియమాల నియమాల ప్రకారం ఒక పద్దతి ప్రకారం ఉంటుంది దీని వలన

నిజము ఎందుకంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం తినే టయాన్ని బట్టి మనం తీసుకునే నిద్రని బట్టి వీటిల ప్రకారం మనకి ఆలోచనని బట్టి వీటిల ప్రకారం మన యొక్క శరీరం పెరగటం తగ్గటం జరుగుతుంది వీటికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది పొద్దున్నే మనం ఒక వేడి వేడి వెచ్చని నీరు తీసుకుని మనము ఒక రెండు లీటర్లు తాగదల్చుకుని తాగిన తరువాత మనం విసర్జన చేసిన తరువాత కాల కృత్యాలు చేసిన తరువాత మనము వాకింగ్ చేయటం మంచిది నిదానంగా వాకింగ్ పరిగెత్తి వాకింగ్ చేయకూడదు నోరు తెరవకూడదు దీనివలన ఏందంటే నోరు ఎప్పుడైతే వాకింగ్ చేయాలి ఈరోజు ప్రజలెలా ఉందంటే వాకింగ్కెళ్తే మాటాడుకుంటూ మొత్తం సమావేశాలు అన్ని అక్కడ జరుగుతున్నాయి అలా సమావేశాలు గానీ మాట్లాడతం గానీ జరిగితే మనకున్న మధ్యమధ్యన ఈ ఆసనాలు చేస్తూ ఈ మధ్యలో మాట్లాడటం వల్ల మనకి లోపలికెళ్ళే ఈ గాలి వాయువుగా తయారయ్యి మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి అందుకనే నడిచేటప్పుడు గా నడిచేటప్పుడు గానీ చేసేటప్పుడు గానీ నోరు మూసుకోవాలి ఇది ముఖ్యమైన ఆసనాల్లో తెలుసుకోవాల్సింది దాని తరవాత మన శరీరాన్ని మనం పండుకున్న తరువాత మనకి శవాసనంలో వచ్చిన తరువాత మనకి సైక్లింగ్ చేయటం వల్ల ఇది ముఖ్యమైన ఆసనాల్లో ముఖ్యమైనది శరీరం తగ్గటానికి ఒళ్ళు తగ్గటానికి ముఖ్యమైనది మన రెండు పాదాలతో మనకి బెండు చేసుకుని సైక్లింగ్ లాగా చేయటం వల్ల శరీరం బాగా తగ్గుతుంది వెన్నెముక కూడా బాగా బలంగా ఉంటుంది అన్నిటికి మంచిది ఇది చేయటం వల్ల మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది ఏంటంటే ఏదైనా సరే నియమాలు తప్పకోకుండా ఈ ఆరో ఆరోగ్యం కలగటానికి బరువు బరువు పెరగకోకుండా ఉండటానికి కోసం మనము మనకి పుట్టుకనుంచి మనకి ఆహారం వెళ్ళేది బొడ్డు ఈ బొడ్డులో మనము ఒక నూనె పదార్ధం గానీ ఏదోకటి కొబ్బరినూనె గానీ నువ్వుల నూనె గానీ మనం వేయటం వల్ల ఈ డబ్బై ఈ డెబ్బై రెండువేల కణాలకి మనకి పాకుతుంది దీనివలన శరీరంలో ప్రతీ ఒక్క కణం కూడా మనకి యాక్టివేషన్ అవ్వటానికి కారణాలున్నాయి దీనివలన శరీరంలో ఉన్న వేస్ట్ మొత్తం మ మొత్తం విసర్జించడం జరుగుతుంది దానివల్ల బరువు తగ్గుతాం ఇది సాధారణంగా యోగాల్లో గూడా ఏమి తెలీదు అనుభవం మీద మనకి రావాలి ఇదీ మీకు నేను అనుభవం మీద చెబుతున్నాను మీరు ఏదైనా సరే సాధారణంగా ఆహార పద్ధతుల్లో మార్పు తీసుకురావాలి సరియైన టయానికి తినాలి సరియైన టయానికి పండుకోవాలి సరియైన టయానికి నిద్రలేవాలి ఇది నేను మీకు విన్నవించుకునేది